హలో శ్రీ వెంటేశ్వర డైరీ ఫార్మ్ ఫార్మేనా మాట్లాడేడి మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ ఓకే ఓకే ఓకే సార్ ఇది లీటర్ ఎంత పడుతుంది సార్ ఆవు పాలు ఎంత పడుతుంది గేదెపాలు ఎంత పడుతుంది సార్

ఆ

ఆ రేట్ ఎంత పడుతుంది సార్ ఏది ఆవు పాాలు గేదేపాలు ఓకే అంటే మాది మా బ మా సిస్టర్ మ్యారేజ్ అండి దానికనేసి ఐస్క్రీమ్స్ ఏమైనా ఉంటాయా సార్ ఓకే అది ఈ ఐస్క్రీమ్స్లో ఏ టైపు ఉన్నాయి సార్ అది ఐస్క్రీమ్ ఆ ఆ ఓకే ఓకే

అంటే ఆ రోజు మాకు అది అ మిల్క్ అదే పాల్కోవ కూడా కావాలి సార్ అది రేట్ ఎంత పడుతుంది సార్ ఆ ఆ ఓకే ఓకే సరే సార్ అంటే కాస్ట్లు మాకు కొంచెం చూసి చెప్పండి సార్

అంటే మాకు మ్యారే సార్ మాకు మ్యారేజ్ వచ్చేసి మాకు ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన మాకు పెరుగు అవసరం అవుతుంది తర్వాత పాలు ఆ ఓకే ఓకే అంటే టూ డేస్ ముందు ఆర్డర్ పెట్టాలా లేకపోతే పక్క రోజు చెప్పినా సరిపోతుందా సార్ ఆ ఓకే ఓకే కొంచెం చూసి చెప్పండి సార్ రేటు మొత్తము సార్ అడ్రస్ ఎక్కడ సార్ అది డైరీ ఫార్మ్ అడ్రస్సు కడప బస్టాండ్ పక్కన ఓకే అది అది టైమింగ్ ఎప్పటినుంచి ఎప్పటివరకు ఉంటారు సార్ ఓకే ఓకే ఓకే ఓకే సార్ ఓకే సార్